హలో హలో ఏమి కావాలండి మీకు మేమయితే పసుపు రంగులో ఉన్న అరటిపండ్లను ఎక్కువగా పండిస్తాము అరటిపండ్లలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి అలాగే శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు గుండెను పదిలంగా ఉంచే పొటాషియం ఈ అరటిపళ్ళల్లో బాగా లభిస్తాయి ఈ అరటిపండ్లు చాలా తియ్యగా ఉంటాయి అలాగే ఆకుపచ్చ అరటిపండ్లను కూరగాయల రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ అరటిపండ్లను అందరూ తినవచ్చు కానీ మధుమేహంతో బాధ పడుతున్న వారు అరటిపండ్లను ఎక్కువగా తినకపోవ తీసుకోకపోవడం మంచిది ఈ అరటిపండ్లలో చాలా రకాలు ఉంటాయి అందులో కర్పూరచక్కెరకేళి తెల్లచక్కెరకేళి అమృతపాణి పచ్చరటి ఇలా ఎన్నో అరటిపండ్లు ఉంటాయి సరే ఈ అరటి గెలను తీసుకునివెళ్ళండి ఓకే ఇంకా ఏమైనా అరటిగెలలు కావాలంటే మా నెంబరు బయట ఉంటుంది బోర్డ్ దగ్గర తీసుకుని వెళ్ళండి ఓకే ఉంటాము